అమ్మ

ఆం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మూలంగా రైతులు అందరికి రైతు భరోసా కింద జగన్ నా రెండు వేల రూపాయలు మోదీ గారు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు అయితే ఒక తల్లికి ఎన్ని బిడ్డలు ఉన్నప్పటికి ఒకే ఒక బిడ్డకు మాత్రం ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ ద్వారా మనకు ఆదాయం అనేది వస్తుంది గవర్నమెంట్ పిల్లలకి వాళ్ళ బుక్స్కి ఇంకా వాళ్ళ ప్రతి యూనీఫామ్ అవసరాలు అన్నింటికి ఆ డబ్బుని వినియోగించాలి అని వాళ్ళ చదువుకు వినియోగించాలి అని చెప్పింది